ప్రతిరోజు నాకు ఇష్టమైన కొన్ని యాప్లు ఉన్నాయి అవి నా డైలీ లైఫ్ని చాలా సులభంగా చేసాయి ప్రతీ యాప్ ఒక ప్రత్యేకమైన అవసరం ఉంది ఇప్పుడు నేను వాటిని గురించి వివరంగా చెబుతాను మొదటి వాట్సాప్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్ నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ వర్క్ మీట్లతో డైలీ కాంటాక్ట్లో ఉండేందుకు వాడతాను చాలా ఫాస్ట్గా మెసేజ్లు ఫోటోలు వీడియోలు పంపుకోవచ్చు గ్రూప్ చాట్స్ వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ ప్రతిరోజు క్రొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు నాకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది రోడ్ మార్గం చూపడం ట్రాఫిక్ అప్డేట్స్ ఇవ్వడం దగ్గరలో హోటల్స్ పెట్రోల్ బంక్స్ క్లినిక్స్ చూపడం ఇటువంటివి చేస్తుంది దీనివల్ల సమయాన్ని అదన ఇంధనాన్ని చాలా చేసుకోవచ్చు అదా చేసుకోవచ్చు మూడవది యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను ఒకవేళ నాకు ఏదైనా డౌట్ వస్తే గూగుల్లో కంటే మందు యూట్యూబ్లో చూసేస్తాను విధమైన విధమైన టీచింగ్ వీడియోలు ఫిట్నెస్ గైడ్స్ కుకింగ్ టిప్స్ న్యూస్ అన్ని అందుబాటులో ఉన్నాయి మూడవది గూగుల్ క్యాలెండర్ నాకు డైలీ టాస్క్ రిమైండర్గా ఉపయోగపడుతుంది మీటింగ్స్ బర్డేస్ ముఖ్యమైన పనులను మొదటిగా రిమైండ్ చేస్తుంది ఏం చేయాలో ప్లాన్ చేసే ఉండటం వల్ల టైం మేనేజ్మెంట్ బాగా జరుగుతుంది ఐదవది పేటిఎమ్ ఆర్ గూ లేదా గూగుల్ పే డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు వీటిని ఎక్కువగా వాడతాను బిల్లులు చెల్లించడం డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం రీఛార్జ్ చేయడం అన్ని సెకండ్స్లో పూర్త పూర్తి అవుతాయి డబ్బు తీసుకెళ్ళాల్సిన అవసరం తగ్గిపోతుంది ఆరోవది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ ఫొటోస్ చూడటం న్యూస్ అప్డేట్స్ పొందటం క్రియేటివ్ కంటెంట్ చూడడం కోసం వాడతాను రీల్స్ చేయడం ద్వారా ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది అదే సమయంలో క్రొత్త విషయాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఏడోవది స్విగ్గీ ఆర్ జొమాటో బయట తినాలంటే వెంటనే స్విగ్గీ లేదా జొమాటో యాప్స్ ఓపెన్ చేస్తాను వేగంగా ఆర్డర్ చేస్తాను డెలివరీ కూడా ఫాస్ట్గా వస్తుంది ప్రత్యేకంగా రాత్రి వేళల్లో చాలా హెల్ప్ చేస్తుంది స్పాటిఫై ఆర్ లేదా యూట్యూబ్ మ్యూజిక్ మ్యూజిక్ వినడం నాకు చాలా ఇష్టం రోజు మ్యూజిక్ వింటూ ఫ్రెష్గా ఫీల్ అవుతాను స్పాటిఫైలో ఎన్ని ప్లేలిస్టులు ఉన్నాయి మూడు మో మూడ్కి తగినట్టు ప్లే చేసుకోవచ్చు తొమ్మిదవది అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ షాపింగ్ కోసం వీటిని ఎక్కువగా వాడతాను ఇన్ ఇందుకే ఇంట్లోకే కూర్చుని వస్తువులు ఎంచుకోవడం ఆర్డర్ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే డెలివరీ కూడా చాలా వేగంగా వస్తుంది మొత్తానికి చెప్పాలంటే నా రోజు వారి జీవితాన్ని వీటి వల్లే వీటిలకే ఊహించలేను ప్రతీ ఎక్కడ నా డే టు డే లైఫ్ని సులభం చేస్తుంది టెక్నాలజీ ద్వారా సమయం ఆదా అవుతుంది ఫలితంగా ఎక్కువ పనులు తరువాత పూర్తి అవుతున్నాయి కాబట్టి ఇవి నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి